ఇప్పటి రోజుల్లో కళలు మరియు చేతి పనులు అభివృద్ధికి సామాజిక మాధ్యమాలు చాలా ఉపయోగపడుతున్నాయి ఇంతకుముందు ఒక కళాకారుడు తన ప్రతిభని చూపించాలంటే ఎగ్జిబిషన్లను మార్కెట్లకు వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి ప్రపంచానికి తన ట్యాలెంట్ చూపించగలుగుతున్నాడు ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడం ఫెస్బుక్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ పింట్రెస్ట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కళాకారులు తమ సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు ఒకప్పుడు ఒక గ్రామంలో కొద్ది మందికే కల తెలిసే కళలు ఇప్పుడు లక్షలాది మంది వరకు వెళ్తున్నాయి ఉదాహరణకు ఒక వ్యక్తి తన పెయింటింగ్స్ లేదా చేతి పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది వందల మంది చూడవచ్చు కొనుగోలు చేయవచ్చు వ్యాపార అవకాశాలు పెరగడం చిన్న స్థాయి కళాకారులు తమ చేతి పనులను ఆన్లైన్ ద్వారా అమ్ముకునే వీలు కలుగుతుంది ఇంస్టాగ్రామ్ షాప్స్ ఇటీ ఈసీ ఫెస్బుక్ మార్కెట్స్ ప్లేస్ వంటివి కళాకారులకు అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నాయి ఒక వ్యక్తి నిత్యం ఎగ్జిబిషన్లను పెట్టలేకపోయినా తన కళను ఆన్లైన్ ద్వారా అమ్ముకోవచ్చు ఉచితంగా మార్కెటింగ్ చేయడం ఇంతకుముందు కళలను మార్కెటింగ్ చేయాలంటే ప్రకటనలు చాలా ఖర్చు చేసేవారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో తమ చేతి పనులను ప్రమోట్ చేయవచ్చు యూట్యూబ్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రీల్స్ ఫెస్బుక్ పోస్టుల ద్వారా ప్ర ప్రేక్షకులను ఆకర్షించవచ్చు కొత్త కొత్త కళలను నేర్చుకునే అవకాశం కళాకారులు తమ త నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పింట్రెస్ట్ వంటి గొప్ప వనరులు కొత్త టెక్నిక్స్ నేర్చుకోడం ట్రెండింగ్ డిజైన్స్ తెలుసుకోవడం ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖచుతో ఎక్కువ ఆదాయం పొందగలుగుతున్నారు ఉదాహరణకు మట్టి బొమ్మలు చేయడం నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లోని వీడియోలు చూసి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు అభిమానులను కస్టమర్లను సంపాదించండి మంచి కళాకారుల గురించి పదిమందికి తెలియజేయాలంటే ముందు రోజుల్లో ప్రపంచం చాలా కష్టమైనది ఇప్పుడు ఫాలోయర్లను సంపాదించండి ద్వారా కళాకారులు తమకో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవచ్చు వారికి నచ్చిన కళాకారులను ప్రజలు ఫాలో అవుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు కళలకు ప్రోత్సాహం అందించండి కొన్ని అరుదైన కళలు కనుమరుగైపోతున్నాయి కానీ సోషల్ మీడియా వల్ల వాటిని రక్షించేందుకు కొత్త మార్గాలు దొరికాయి ఉదాహరణకు భారతీయ సాంప్రదాయ రంగోలీ గోనే సంచులు పనులు బొబ్బిలి వీణ లాంటి కళలు యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ద్వారా మరింత ప్రచారం పొందుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కళాకారులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఇంతకుముందు కళ గురించి మరొక దేశంలో ఉన్న వాళ్ళకు తెలియడం కష్టంగా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల భిన్న దేశాల కళాకారులు మధ్య అనుసంధానం పెరిగింది భారతీయ కళాకారులు తమ సృజనాత్మకతను విదేశీ కస్టమర్లకు కూడా పరిచయం చేయగలుగుతున్నారు నా ఫేవరెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్స్ నేను కొన్ని మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతున్నాను ఎందుకంటే అవి కొత్తగా నేర్చుకోవడానికి సృజనాత్మకతను పెంచడానికి సహాయపడతాయి ఫైవ్ మినిట్ క్రాఫ్ట్స్ ఈ ఛానల్లో చిన్న చిన్న పనిముట్లు ఇంట్లో వాడే సామాగ్రి ఉపయోగించి క్రియేటివ్గా ఏదైనా తయారు చేయడం నేర్పిస్తారు ఇది తక్కువ ఖర్చుతో నూతన ఆలోచనలు అందిస్తుంది ఆర్ట్ ఏరేనా డ్రాయింగ్ పెయింటింగ్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రాథమికంగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగకరమైన టెక్నిక్స్ అందిస్తారు క్రాఫ్టీ పాండా అందమైన డెకరేటివ్ వస్తువులు గిఫ్ట్ ఐడియాస్ రీసైకిల్ చేయదగిన వస్తువులపై బాగా వివరంగా నేర్పిస్తారు రాజ్ ఈజీ డ్రాయింగ్స్ పిల్లలు మరియు మొదటిసారి డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళకు అద్భుతమైన ఛానల్ ఈ సాధారణ పద్ధతుల్లో స్కెచ్చింగ్ డ్రాయింగ్ వాటర్ కలర్స్ వంటివి నేర్పిస్తారు ఒరిగామీ విత్ జో నకాషిమ ఒరిగామి అంటే జపనీస్ కాగితపు కళ ఈ ఛానల్ ద్వారా చిన్నపిల్లలు నుంచి పెద్దవరకు ఒరిగామి నేర్చుకోవచ్చు సామాజిక మాధ్యమాలు కళాకారులకు అద్భుతమైన అవకాశాలు అందిస్తున్నాయి ఇవి కళను పంచర ప్రపంచానికి తెలి పరిచయం చేయడం వ్యాపారం ప్రారంభించడం మార్కెటింగ్ చేయడం కొత్త కొత్త కళ్ళలను నేర్చుకోవడం అభిమానులను సంపాదించడం ప్రపంచవ్యాప్తంగా కళాకారులతో కనెక్ట్ అవ్వడం వంటి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి నాకు ఆసక్తి ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు కొత్త విషయాలు నేర్పుతున్నాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్పై మక్కువ పెంచుతాయి ఎవరైనా తమ కళలను షోకేస్ చేయాలనుకుంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా సులభంగా చేయగలరు కేవలం ట్యాలెంట్ ఉంటే చాలు ప్రపంచం మీ ప్రతిభను గుర్తి గుర్తిస్తుంది చెప్పచ్చు కళలు మరియు చేతి పన్లలో నిమజ్ఞమై ఉన్న వ్యక్తులకు సామాజిక మాధ్యమ ప్లాట్ఫార్మ్లు ఎలా సహాయపడతాయి ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు కళలు మరియు చేతి పనులను అభివృద్ధి చేసుకునే గొప్ప వేదికగా మారింది ఒకప్పుడు కళాకారులు తమ ప్రతిభను అందరికి ప్రదర్శించాలంటే ఎగ్జిబిషన్లను కళా ప్రదర్శనలను మార్కెట్లను ఆశ్రయించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఫెస్బుక్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ పింట్రెస్ట్ టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల ఇంట్లో నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను తెలియజేయగలుగుతున్నారు కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఇంతకుముందు ఒక కళను ప్రదర్శించాలంటే అది స్థానికంగా మాత్రమే పరిమితంమయ్యేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ కళకు గుర్తింపు తెచ్చుకోవచ్చు ఉదాహరణ ఒక వ్యక్తి తన పెయింటింగ్ ప్రోటీ స్కల్ప్టింగ్ ఒరిగామి లేదా హస్తకళను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే అది అమెరికా యూరప్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న కళాభిమానులకు కూడా కనిపించవచ్చు ఇటువంటి అవకాశాలు ఇంతకుముందు పెద్ద కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉండేవి కానీ ఇప్పుడు సామాన్య కళాకారులకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు స్వయం ఉపాధికి నూతన మార్గాలు ఇప్పటి కాలంలో స్వయం ఉపాధి చాలా ప్రాచుర్యం పొందింది కళాకారులు తమ ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రదర్శించి ఆర్ట్ గ్యాలరీలు హస్తకళల ప్రదర్శనలు ఆన్లైన్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు ఎట్సిీ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ హ్యాండ్మేడ్ షోఫీ వంటివి చేతి పనులను విక్రయించడానికి బాగా ఉపయోగపడతాయి ఇంస్టాగ్రామ్ ద్వారా కళాకారులు కస్టమ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు యూట్యూబలో కళలు నేర్పే వీడియోలు చేస్తూ అన్ని వయసుల వారికి నేర్పించడంతో పాటు డబ్బు సంపాదించవచ్చు ఉచితంగా మార్కెటింగ్ అండ్ ప్రచారం పాత రోజుల్లో కళాకారులు తమ పనిని మార్కెటింగ్ చేసుకోవాలంటే ప్రతి కళ ప్రకటనలను పోస్టర్లు బ్యానర్లు వంటి వాటికి ఖర్చు చేయాల్సి వచ్చేది ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా లేదా తక్కువ ఖర్చుతో వారి కళలను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు ఇంస్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు ఫెస్బుక్ లైవ్ వీడియో ద్వారా తక్కువ సమయంలో వేలాది మందికి చేరుకోవచ్చు ట్రెండింగ్ హాష్టాగ్లను ఉపయోగించి వల్ల ఒక వీడియో వైరల్ అవ్వడం తద్వారా మరింత గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది కళలు నేర్చుకోవడానికి బిగ్ ప్లాట్ఫార్మ్ కేవలం ప్రదర్శించడమే కాదు కొత్త కళలు నేర్చుకోవడానికి కూడా సామాజిక మాధ్యమాలు అద్భుతమైన వేదికగా మారయి యూట్యూబ్ ద్వారా ఉచితంగా డ్రాయింగ్ పెయింటింగ్ ఒరిగామీ ఫుడ్వర్క్స్ మట్టి బొమ్మలు గాజు కళలను మొదలైనవి నేర్చుకోవచ్చు పింట్రెస్టు ద్వారా కొత్త ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ హోమ్ డెకర్ ట్రెండ్స్ తెలుసుకోవచ్చు ఫెస్బుక్ గ్రూప్స్ ద్వారా ఇతర కళాకారులతో కనెక్ట్ అవ్వచ్చు అభిమాన్లను కస్టమర్లను సంపాదించండి సోషల్ మీడియా వల్ల కళాకారులు స్వంత ప్రేక్షకులను తయారు చేసుకోవచ్చు ఒకసారి ప్రేక్షకులు ఏర్పడితే వారు ఆర్ట్ కస్టమర్లుగా మారే అవకాశం ఉంటుంది కళాకారులు తమ ప్రతిభను షేర్ చేస్తూ వారి బ్రాండ్ను బలోపేతం చేసుకోవచ్చు మరుగున పడుతున్న కళలు ప్రోత్సాహం సాంప్రదాయాాల కళలు గ్రామీణ కళలు భారతీయ హస్త కళలు మరుగున పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా చాలా సహాయపడుతుంది ఉదాహరణ కొంతమందికి మట్టి బొమ్మలు కళాకారులు సోషల్ మీడియా ద్వారా తమ కళలను ప్రదర్శించి పునఃఉద్దరించారు లైఫ్ట లైఫ్టైల్ బ్లాగర్స్ ఆర్ట్ ఎంతూజియాస్ట్లు నా ఫేవరెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ చానలు అండ్ అవెందుకు నేను కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఫాలో అవుతున్నాను ఎందుకంటే అవి కొత్త విషయాలను నేర్పుతాయి సామాజిక మాధ్యమాలు కళాకారులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం స్వయం ఉపాధిని ప్రారంభించడం మార్కెటింగ్ చేయడం కొత్త కళలను నేర్చుకోవడం అభిమానులను సంపాదించడం మరుగున పడుతున్న కళలకు ప్రోత్సాహం అందించడం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తున్నాయి సరైన విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకునేందుకు ప్రతిభకు ఎలాంటి హద్దులు ఉండవు ప్రతి ఒక్క కళాకారుడికి ఇది మంచి అవకాశముగా మారింది కేవలం ట్యాలెంట్ ఉంటే చాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేసుకోవచ్చు